మా చిన్నప్పుడు మాకు గొంతు నొప్పి వస్తే మా అమ్మ మా అమ్మమ్మ గారు మాకు చెప్పిన చిట్కాలు ఏంటంటే ఎర్రని నిప్పుల మీద గాండ్రించి ఉమ్మించేవారు అలా గాండ్రించి ఉమ్మి వేయడం వల్ల ఈ గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్ లేకపోతే ఈ గొంతుకు పట్టిన డస్ట్ ఏమైనా ఉంటే వాటిని అలా గాండ్రించి ఉమ్మి వేయడంలో తొలగిపోతుందని చెప్పేవారు అంతేకాకుండా ఆ న్నిప్పుల మీద ఎందుకు వేయడం అంటే నిప్పులలో నుంచి వచ్చే ఆ పొగ మరి గొంతులో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే తగ్గుతుందని చెప్పేవారు దాంతో సరిపెట్టకుండా ఇంకా చిన్న అల్లం ముక్క కొంచెం బెల్లం కొన్ని మిరియాలు బాగా చితగ కొట్టి దంచి వాటిని వేడి నీళ్ళలో వేసి బాగా మరగపెట్టి ఆ మరిగిన నీళ్ళను వడగట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు వాటిని తాగించేవారు అలా తాగడం ద్వారా గొంతు నొప్పి తగ్గుతుందని చెప్పేవారు దాంతో సరిపెట్టకుండా ఇంకా ఎన్నో చిట్కాలు చెప్తారు అందులో మరొకటి ఏంటంటే తులసి ఆకు బాగా వాటిని కూడా నీళ్ళలో మరగపెట్టి కొంచెం బెల్లం వేసి తులసి ఆకుని బెల్లం సుబ్బరంగా మరగపెట్టి మిరియాలు కూడా కలిపి వాటిని కూడా తాగించేవారు ఇలా తాగడం వల్ల కూడా గొంతు నొప్పి తగ్గుతుందని చెప్పేవారు దీంతో సరిపెట్టకుండా ఇంకా వాళ్ళు అల్లాన్ని రసం చేసి ఆ అల్లం రసం తేనెలో కలిపి అల్లం రసం తేనె ఈ రెండు కూడా మాకు తాగించేవారు ఇలా అల్లం రసం తేనె రెండు కలిపి తాగడం వల్ల గొంతు నొప్పి అన్నది మమ్మల్ని విడిచి వెళ్ళిపోయేది